హలో మేడం ఏమేం ఫుడ్ కావాలి మేడం మీరు టూరిస్ట్ అయితే మేడం ఇక్కడ చేపల పులుసు రొయ్యల వేపుడు ఇక్కడ బిర్యానీ ఇలా ఇలా చికెన్ బిర్యానీ దొరుకుతుంది మేడం మంచి రొయ్యల పులుసు చేపల పులుసు బొంబిడాయాల పులుసు ఇలా మీకు ఏది కావాలి మేడం వైట్ రైస్ అంటే ఇప్పుడు చేపల పులుసు వచ్చి ఒక ప్లేట్ నాలుగు వందల యాభై ఇలా పడుతుంది మేడం రొయ్యల పులుసు వచ్చి మూడు యాభై పడుతుంది బిరియానీ వచ్చి ఒక ప్లేట్ వన్ ఫిఫ్టీ పడుతుంది మేడం మీకు అంటే అందులో వైట్ రైస్ వచ్చి ఓన్లీ ప్లేట్ హండ్రెడ్ పడుతుంది మేడం వాటికి కలిపి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడుతుంది మేడం